జీవితంలో కొన్ని నేర్చుకున్న పాఠాలు అంటే గురువులు దండించినప్పుడు అది మనం బాధగా ఆ క్షణం ఫీల్ అయ్యి అక్కడితో దాన్ని వదిలేస్తే ఫ్యూచర్లో మనం చాలా కోల్పోతాం అప్పుడు దండించారు కదా ఈసారి మనం ఇలా దెబ్బ తినకూడదు అంటే డెఫనెట్గా గురువుల చేతిలో గురువు దగ్గర గురువులు ఏదైతే మనల్ని అంటారో ఒక మాట మనం తీసుకొని దానిని నేర్చుకుంటే జీవితంలో మాత్రం చాలా పెద్ద పొజిషన్కి వెళ్తాం అది అది ఒకటి నేను బాగా నేర్చుకున్నాను లేదా అప్పుడు మనం ఏదో అంటున్నారు కదా అని వదిలేస్తే మధ్యస్థరంగా ఉండిపోతాం ఎటు కాకుండా పోతాం అనేది నా అభిప్రాయం ఈ విషయంలో నన్ను అది బాగా ప్రభావితం చేసింది ఆ ఇన్సిడెంట్ నాకు బాగా నా జీవితం మీద ప్రభావితం చూపింది